భారతదేశం ఒక సుసంపన్నమైన మరియు వైవిధ్యమైన కళా వారసత్వాన్ని కలిగి ఉంది ఈ వారసత్వంలో అనేక కనుమరుగు అవుతున్న లేదా అంతరించిపోతున్న కళాశైలులు కూడా ఉన్నాయి ఈ శైలులను భద్రపరచడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి భారతీయ సంస్కృతి యొక్క ఒక ముఖ్యమైన భాగం కనుమరుగు అవుతున్న కొన్ని భారతీయ కళాశైలులు ఏంటంటే లక్నో టైలరింగ్ ఇది ఒక శతాబ్దాల నాటి కళాశైలి ఇది భారతదేశంలోని ఉత్తరప్రాంతంలో ఉద్భవించింది ఈ శైలిలో చేసిన దుస్తులు వాటి అద్భుతమైన డిజైన్ మరియు అల్లికలను ప్రసిద్ధి చెందాయి కాశ్మీర్ సాలినేతి ఇది ఒక అందమైన మరియు విలువైన కళాశైలి ఇది కాశ్మీర్లోని హిమాలయాల్లో ఉత్పత్తి చేయబడుతుంది హిమాలయాల్లో ఈ శైలిలో నేసిన సాల్లులు వాటి సున్నితమైన టెక్స్చర్ మరియు ఆకర్షణీయమైన రంగులకు ప్రసిద్ధి చెందాయి మహారాష్ట్ర లోహ చెక్కడం ఇది శతాబ్దాలనాటి కళాశైలి ఇది మహారాష్ట్రలోని పశ్చిమ భారతదేశంలో ఉద్భవించింది ఈ శైలిలో చేసిన వస్తువులు వాటి అద్భుతమైన డిజైన్ మరియు ఖచ్చితమైన పనితీరుకు ప్రసిద్ధి చెందాయి

ఈ కళాశైలులను ప్రోత్సహించడానికి ఫండులు సేకరించడం ఇలా ఈ శైలులను భద్రపరచవచ్చు ఈ కళాశైలులను భద్రపరచడం ద్వారా మనం భారతీయ సంస్కృతి యొక్క ఒక ముఖ్యమైన భాగం